పుట్టిన పసిపిల్లలకు వచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెపితే ఇప్పుడు పిల్లోడు పిల్లాడో బాబు పుట్టాడు కదా ఇంక ఇంటికి తీసుకొచ్చినప్పటినుంచి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల్ని తరచు ఎత్తుకోకూడదు ఊరికే వాళ్లకి మన మన బాడీ యొక్క హీట్ తగులుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పాలు ఇవ్వడానికి మాత్రం ఎత్తుకొని పాలిచ్చిన తర్వాత వచ్చి తర్వాత బెడ్ పైన పండబెట్టేయాలి కాటన్ కాటన్ కాటన్ వస్త్రాలే వాడాలండి వాళ్ళకి సున్నితమైన చర్మం కదా హార్డ్ గా ఉండే క్లాత్ ఇవన్నీ కొన్ని పాలిస్టరు తర్వాత వచ్చేసి ఇవన్నీ వాడితే వాళ్లకి చర్మం వచ్చేసి కొంచెము పాడైపోయే సమస్య ఉందనమాట వాళ్ళకి కొంచెం ర్యాషస్ లాగా రావడం జరుగుతుంది అనమాట కాటన్ వస్త్రాలే వాడాలి వాళ్ల పండబెట్టే కింద పండబెట్టె గుడ్డ గాని తర్వాత పైన కప్పే గుడ్డ గాని ఇవన్నీ వచ్చి కాటన్ ఉండేలాగా చూసుకోవాలి వాళ్ళ వస్త్రాలన్నీ కూడా చాలా మెత్తటి వస్త్రాలు యూస్ చేయాలి ఇప్పుడు చిన్న పిల్లలు వీళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళ బంధువులు అవన్నీ వీళ్ళకి గౌన్లు అవన్నీ తీసుకొస్తారుకదండీ అది ఎక్కువ పైన వర్క్ ఉండడము ఆ ఎంబ్రాయిడరీ ఉండడము అవన్నీ తెస్తే కూడా పిల్లలు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళయ్యాకే వెయ్యండి అలాంటి వస్త్రాలన్నీ పుట్టిన పసిపిల్లలు వచ్చేసి వాళ్ళ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది ఆడ్రెస్ లో ఉన్న చిన్న చిమికి గుచ్చుకున్న కూడా వాళ్లకి చాలా నొప్పి అనిపిస్తుంది కాబట్టి మెత్తటి వస్త్రాలు వాడండి డైపర్లు వాడబాకండి పిల్లలకి పుట్టిన పసి పిల్లలకి డైపర్లు వెయ్యమాకండి ఇంట్లోనే అమ్మవాళ్ళు మనకంత చిన్నప్పుడు డైపర్లు ఉన్నాయా చిన్నప్పుడు ఏం చేస్తారంటే కాటన్ గుడ్డ ఆ చీరల్లో చించి చిన్నచిన్న గోచిలాగా అలా కట్టడం గాని అవన్నీ చేస్తేనే వాళ్ళు యూరిన్ పోయినప్పుడు బాత్రూం పోయినప్పుడలంతా శుభ్రం పరచుకోవడానికి ఈజీ గా ఉంటుందన్నమాట ఆ వస్త్రాలన్నీ కూడా డెటాల్ పోసి బాగా నీళ్లలో వేడి నీళ్లలో నానబెట్టేసి కొద్దిసేపు తర్వాత ఉతికి బాగా ఎండలో ఆరబెట్టి మళ్లీ పిల్లలకి ఉపయోగించాలనమాట తర్వాత వచ్చేసి పౌడర్లు యూస్ చేయకూడదు నా నా పిల్లవాడికి కూడా పుట్టినప్పుడు మ్యాడము పౌడర్ యూస్ చెయ్యదని చెప్పేసారు మా డాక్టర్ గాడు ఆ నా బాబుకి ఎందుకంటే ఆ పౌడర్ వచ్చేసి ముక్కులో వాళ్ళకి పీల్చుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళకి తరచు జలుబు దగ్గు ఇవన్నీ రావడం ప్రారంభించాయి అని చెప్పారనమాట మూడు సంవత్సరాల పై మూడు సంవత్సరాల తర్వాతే పిల్లలకి పౌడర్లవి యూస్ చేయాలనమాట ఏం చేయాలంటే కెమికల్ క్రీమ్లంతా కూడా ఎం అవసరం లేదండి అలోవెరా అలోవెరా లోషన్లు ఉంటాయి పిల్లలకి అవి వాడొచ్చు అది కొంతమంది పిల్లలకి సెట్ అవ్వకపోతే ఏం చేయొచ్చు అంటే ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె కూడా అవసరం లేదు ఆలివ్ ఆయిల్ స్నానం చేసిన వెంటనే ఒక రెండు చుక్కలు తీసుకుని పిల్ల పసి పిల్లోడు పి పిల్ల ఒంటికి ఫుల్లు గా రాసేసారంటే కూడా చాలా వాళ్ళ చర్మం వచ్చేసి అప్పుడే మన కడుపులోనుంచి బయటికి వస్తారు కాబట్టి వాళ్లకి చర్మము తరచు డ్రై అయిపోతూ ఉంటుంది పొడిబారి పోతూ ఉంటుంది కాబట్టి స్నానం చేసిన వెంటనే బాగా తుడిచేసి కాటన్ టవల్ తో బాగా తుడిచేసి ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్ తీసుకుని రెండు చుక్కలు ఒళ్ళు మూతి అంతా రాసేస్తే వాళ్ళకి చర్మానికి కావలసిన తడిదనం వస్తుందనమాట తర్వాత ఏంటంటే తరచూ రోజు తలకి చిన్న మధ్యలో అక్కడ ఇది ఉంటుంది కదా వాళ్లకి అది క్లోజ్ అవ్వడానికి కొద్ది కొద్ది రోజులు పడుతుంది అనమాట ఏడు నెలలు అలా పడుతుందనమాట వాళ్ళ తల మీద తల పట్టుకోవడం మెడలు పడకుండా చూసుకోవాలి చేతులు తలకింద పెట్టి ఎత్తుకోవడము పిల్లల్ని తరచు ఎవరి దగ్గర ఇవ్వమాకండి మన ఇంట్లో వాళ్లే నలుగురైదుగురు మంది ఉంటే వాళ్లే ఏమైనా ఏడిస్తే మాత్రం ఎత్తుకునేలాగా చూసుకోవాలి బయట వాళ్ళు వచ్చినప్పుడు చేతులు కాళ్లు కడుక్కునే పిల్ల పిల్ల పిల్లల్ని ఎత్తుకోమని చెప్పాలి ఆ చేతులు కాళ్లు శుభ్రపరచుకుని తర్వాత ఎత్తుకుని ఎక్కువసేపు ఎవరు ఎత్తుకోకూడదు ముఖ్యంగా ముద్దు పెట్టడానికి వదలకండి ఎవరిని ఎందుకంటే ఒంట్లో ఉన్న క్రిముల కంటే ఒకరి నోటిలోనే క్రిమిలు ఎక్కువ ఉంటాయనమాట అప్పుడే పుట్టిన పసివాడికి ఊరికే ముద్దు పెట్టడం ద్వారా ఆ నోతిలో ఆ నోటిలో ఉండే క్రిములు ద్వారా వాళ్లకి స్కిన్ ప్రాబ్లం రావడము స్టార్ట్ అవుతుంది అనమాట అది చాలా డేంజర్ అండి పిల్లల్ని పిల్లలకి ఎవరిని పసిపిల్లలకి ముద్దు పెట్టడానికి వదలకండి ఎవరిని కావాలంటే చేత్తోటి పట్టుకుని ముద్దు పెట్టమని చెప్పండి గాని నోటి ద్వారా ముద్దు పెట్టమని ఎవరిని అలో చేయకండి బయట నుంచి ఎవరైనా వస్తే కాళ్లు చేతులు మీ హస్బెండ్ అయినా మీరే అయినా కూడా బయట వెళ్లేసి వస్తే కాళ్లు చేతులు కడుక్కుని తర్వాత బిడ్డని ఎత్తుకోండి బయట ఉండే క్రిములు వల్ల పిల్లలకి చాలా అలర్జీస్ వస్తాయి తర్వాత వచ్చి ఫీవర్ వస్తుంది కోల్డ్ వస్తుంది కాఫ్ వస్తుంది కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి తర్వాత వచ్చేసి పుట్టిన మొదటి సంవత్సరం ఆహార క్రమాలు ఏమంటే ఆరు నెలల వరకు అమ్మపాలే శ్రేష్ట మండి ఏ ఏది మీరు పిల్లలకి ఏది తినిపించాల్సిన అవసరం లేదు ఆరు నెలల వరకు అమ్మ పాలే వాళ్లకి సరిపోతుంది నీళ్లు ఇవ్వనే ఇవ్వకూడదండి నేను ఇక్కడ చాలామందిని చూసున్నాను పిల్లలకి నీళ్లు ఇస్తుంటారు ఆరు నెలలలోపే ఆరు నెలలలోపు నీళ్లు ఇవ్వకూడదు ఎందుకంటే దానికి రీజన్ కూడా ఉంది మనం చెప్పిన వాళ్ళ అర్థం చేసుకోరు పిల్లల కిడ్నీ వచ్చేసి అమ్మ పాలల్లో ఉండే నీళ్లనే వచ్చి వాళ్లను డైజెషన్ చేసుకుని యూరిన్ పోవడానికి వాళ్లకి సరిపోతుందనమాట మీరు ఎక్స్ట్రా నీళ్లు ఇవ్వడం వల్ల ఏంట ఏం చేస్తుందంటే ఆ కిడ్నీలు దాన్ని ప్రాసెస్ చేయలేనిది అప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి అందుకని నీళ్లు ఇవ్వకూడదని చెబుతారు అమ్మ పాలే వాళ్లకి తా కావలసినంత మా బాడీ లో వాటర్ కంటెంటు ఫుడ్ కంటెంటు అన్ని సరిపోతుంది అమ్మ పాల ద్వారానే కాబట్టి ఆరు నెలల వర ఆరు నెలల వరకు పిల్లలకు అమ్మ పాలే శ్రేష్టము తర్వాత ఆరు నెలల తర్వాత క్యారెటు ఉడకపెట్టి మ్యాష్ చేసి ఇవ్వడము తర్వాత అన్నము కొంచెం రెం పప్పు పప్పు కొంచెం మ్యాష్ చేసి బాగా ఉడకపెట్టి బాగా మ్యాష్ చేసి ఇవ్వడము తర్వాత వచ్చేసి స్వీట్ పొటాటో ఇవ్వచ్చు పిల్లకాయలకి ఉడకపెట్టి సెరలాక్ ఇవ్వని నేను ఎప్పుడు నా బిడ్డకు ఇచ్చింది లేదండి బియ్యం బాగా వేయించేసుకుని బాగా పొడి చేసి పెట్టుకుని ఆ దాంట్లో రెండు స్పూన్లు వేసేసి వేడి నీళ్లు వేసి బాగా గంజి లాగా కాంచి ఒక్కొక్క స్పూను తినిపించవచ్చు పొద్దున్న సాయంత్రం అప్పుడు కూడా మీరు అమ్మపాలు ఆపకూడదు ఒక్క సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం దాకా అమ్మ పాలు ఇస్తుండాలి మీరు ఏమిచ్చినా పర్వాలేదు ఏ ఫుడ్ ఇచ్చినా పర్లేదు తర్వాత వచ్చి మా మల్టీ గ్రైన్స్ అని చెప్పేసి ఆ ఇలాంటి దినిసులు ఉంటాయి కదండీ పప్పు దినుసులు ఇవన్నీ వేయించుకుని బాగా ఫస్ట్ మొలకలు నానబెట్టి మెలకలు కట్టేసి బాగా ఎండలో ఎండనిచ్చి దాంట్లో ఇది సొంటి ఒక ఒక ముక్క వేసేసి మిషన్ లో పోయి దాన్ని బాగా గ్రైండ్ చేసుకొని వచ్చి ఆ పౌడర్ ని కాంచి పిల్లకాయలకు ఇవ్వచ్చు చాలా పోషకమండి కాయ గార్లు తరుచు ఒక్కొక్కటి ఉడకపెట్టి ఇవ్వచ్చు ఏడు నెలలు ఎనిమిది నెలలు దాటిన తర్వాత వచ్చి పండ్లు కూడా కొన్ని పెట్టొచ్చు అంటే సీజన్ ని బట్టి అనమాట అరటిపండు పెట్టచ్చు పపాయ పెట్టొచ్చు పిల్లకాయలకి ఆపిల్ పెట్టొచ్చు ఆరెంజ్ కూడా పెట్టచ్చండి ఏం ప్రాబ్లం లేదు జలుబంతా ఏమి చేయుదు పిల్లలకి ఇవన్నీ ఆహారంగా ఇవ్వచ్చు పసిపిల్లల్ని వచ్చి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మెడలు పట్టకుండా మెడలు పడకుండా జాగ్రత్తగా ఎత్తుకోవడం ఎవర్ని ముద్దు పెట్టనివ్వకుండా వాళ్ళ బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయడం ఇలాంటి చిట్కాలు తీసుకుంటేనే పసిపిల్లలు జాగ్రత్తగా చూసుకోవచ్చు ఆహార క్రమంగా ఆరు నెలల నుంచి మీరు పోషకాలు ఇస్తూ వస్తే పిల్లలు బాగా పెరుగుతారు మంచి ఆరోగ్యంగా ఉంటారండి